మీరు కొత్త సిమ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటే ఆధార్ కార్డు స్కాన్ చేసిన కాపీ సమర్పించడం అవసరం ఉంటుంది దీని కోసం మీరు మీ ఆధార్ కార్డును ఆధార్ కార్డును యూ ఐ వీ ఏ అధికార వెబ్సైట్ నుండి సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ముందుగా యూ ఐ బీ ఏ ఐ వెబ్సైట్కు వెళ్ళి డౌన్లోడ్ ఆధార్ అప్లికేషన్ క్లిక్ చేయండి ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐ డీను ఎంటర్ చేయండి మీరు ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్కు ఓ టీ పీ వన్ టైం పాస్వర్డ్ పొందుతారు ఆ ఓ టీ పీని ఎంటర్ చేసి ఆధార్ కార్డు ఈ పీ ఎఫ్ పర్మనెంట్ డౌన్లోడ్ చేసుకోండి ఈ పీ డీ ఎఫ్ను మీరు స్కాన్ చేసి సిమ్ కార్డు దరఖాస్తులో జోడించవచ్చు ఈ ప్రక్రియ చాలా సులభమైనది మరియు మీ ఆధార్ కార్డు త్వరగా పొందడానికి స్టెప్పులను అనుసరించండి